హలో హలో బిల్లింగ్ పేమెంట్ అసిస్టెంట్ వాళ్ళే కదండీ మాట్లాడేది మీ దగ్గర క్యాష్ కాకుండా ఆన్లైన్ పేమెంట్స్ ఏవేవి ఉన్నాయో కాస్త డీటెయిల్స్ ఇవ్వగలరా మాకు ఓకే ఓకే ఆ ఓకే ఓకే ఓకే ఓకే ఎన్ని ఈఎంఐస్ అవి అన్నింటివి ఎన్ని మంత్స్ మనము పెట్టుకోవచ్చండి ఓకే ఓకే బేసిక్ అమౌంట్ ఓకే అండి థ్యాంక్యూ ఓకే అండి అయితే థ్యాంక్యూ